విషయం ఎన్ పీ ఎస్ ఖాతా పాస్వర్డ్ రీసెట్లో సహాయం కోసం అభ్యర్థన ప్రియమైన ఎన్ పీ ఎస్ మద్దతు బృందం ఈ సందేశం మిమ్మల్ని బాగా కనుగొనుతుందని నేను ఆశిస్తున్నాను నా ఎన్ పీ ఎస్ ఖాతా పాస్వర్డ్ను రీసెట్ చేయడంలో మీ సహాయం కొరుతూ నేను రాస్తున్నాను నేను ఇటీవల నా ఈమెయిల్ చిరునామాను మార్చాను మరియు దురదృష్టవశాత్తు దాన్ని నా ఎన్ పీ ఎస్ ఖాతా నవీకరించడం మర్చిపోయాను ఫలితంగా నేను లాగిన్ అయి నా పాస్వర్డ్ రిసెట్ చేయలేకపోతున్నాను నా రిజిస్టర్ ఈమెయిల్ చిరునామాను నవీకరించడంలో మీరు దయచేసి నాకు సహాయం చేయగలరా మరియు నా పాస్వర్డ్ రీసెట్ చేయడంలో నాకు సాహయం చేయగలరా నా పీ ఆర్ ఏ ఎన్ నెంబర్ మరియు ఇతర అవసరమైన సమాచారంతో సహా గుర్తింపు దృవీకరణ కోసం అవసరమైన ఏవైనా వివరాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ తక్షణ సహాయం చాలా ప్రశంసించబడుతుంది మీ మద్దతులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు